ఎక్కడికి వెళ్ళాలనుకునే స్థలాన్ని ఎంచుకోవడం అంటే అది సిట్యుయేషన్ మీద డిపెండ్ అవుతూ మన ఆలోచనలనేవి మారతూ ఉంటాయి అండ్ ఒకొక టైమ్లో ఎవ్రీ ఇయర్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎలాగైనా పుణ్యక్షేత్రాల్నికి వెళ్ళాలి అని అంటారు కాబట్టి అప్ ఆ ఇయర్లో ట్వైస్ ఆర్ త్రైస్ పెద్ద తిరుపతి షిరిడీ ఇలా ఏవో ఒకటీ పుణ్యస్థల టెంపుల్స్ విసిట్ చేయడం అన్నది జరుగుతుంది ఎందుకు అంటే దాని వల్ల మనం పొందేవి పర్టికులర్గా ఇది అని నేను చెప్పలేను కానీ మనం చేసిన ఏదో ఒక తప్పుని మనం క్లియర్ చేసుకోగలం కదా అనే ఆలోచనతో అండ్ ఇంకా ఆఫ్టర్ దట్ ఒక గ్రీనరీ సీనరీస్ ఉన్న లేదా వాటర్ ఫాల్స్ ఉన్న లేదా మంచు కొండలాంటి ప్రదేశాలకు వెళ్తే మనకున్న టెన్షన్స్ అన్నీ క్లియర్ అయ్యి మనం ఫ్రెష్గా మళ్ళీ మన మైండ్ అంతా రిలాక్స్ అయ్యి మళ్ళీ మనం మన వర్క్ను యాజ్ ఇట్ ఈస్గా అంతే ఫ్రెష్గా మొదలపెట్టగలం మనం రిలాక్స్ అవ్వగలం మన టెన్షన్స్ తీరిపోతాయి అండ్ మన ఆరోగ్యం కూడా బాగుంటుంది సో ఇలా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎక్కడికైనా ఒక టెంపుల్ అండ్ ఒక నేచర్ ఉన్నప్లేస్కి వెళ్తే బాగుంటుంది అని నా అభిప్రాయం ఇంకా చెప్పాలి అంటే గ్రీనరీస్ అండ్ వాటర్ ఫాల్స్ అలాంటి ప్లేస్లకి వెళ్తే మనకి ఎలాంటి లోపల ఉన్న ప్రాబ్లమ్స్ అయిన కూడా రిలాక్స్ అయ్యి మనకి తెలీకుండా లోపల ఉన్న ప్రాబ్లమ్స్ కూడా పోతాయి అనే నమ్మకం నాకు నాకుంది అండ్ కానీ ఎక్కడికి వెళ్ళిన జాగ్రత్తగా ఉంటూ మనం అక్కడ ఎంజాయ్ చేయాలి తప్ప దాని వల్ల మళ్ళీ మనం ఇంకోక ప్రాబ్లమ్ తెచ్చుకోకుండా రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసుకొని రావాలి అని అనుకుంటున్నాను